డాక్టర్ డాక్టర్ గారు నాకు వారం రోజులుగా నుండి కడుపు బాగా నొస్తున్నది కడుపుతో పాటు మెడ క్రింది భాగంలో అంటే వెన్నుపూసలో కొంచెం నొప్పిగా ఉంది మరియు మోషన్స్ కూడా అవుతున్నాయి విరోచనాలు కూడా అవుతున్నాయి ఒక దగ్గర తిన్నాను అండి అంటే మరీ ఎక్కువగా నేను తినను బయట కానీ అప్పుడు అవసరం వచ్చి అలా తినాల్సి వచ్చింది తిన్నాను అండి ఇంతక ముందు ఎప్పుడు ఇలా అవ్వలేదు అండి ఇదే మొదటి సారి

కొంచెం దగ్గు ఉండే అండి అయితే నేను మందులు మా పక్క వీధిలో డాక్టర్ దగ్గర మందులు తీసుకుని కొంచెం తగ్గింది కానీ ఇంకా ఉంది కొంచెం అలాగే అవే మందులు వాడుతున్నాను అండి ఆయన గారు ఇచ్చిన మందులే వాడుతున్నాను ఇప్పటివరకు మరీ తగ్గకపోవడం వలన మీకు ఫోన్ చేసాను

అలాగే అండి ధ చాలా ధన్యవాదాలు అండి

ఓకే అండి మళ్ళీ ప్రత్యక్షంగా కలవాలి అంటే ఎక్కడ కలవచ్చు అండి ఓకే సరే అండి చాలా చాలా ధన్యవాదాలు